నోవాహు మౌనిక క్రిస్టినా గ్రేస్ అద్వైత్ వరలక్ష్మి రూతమ్మ అనసూయమ్మ ఎస్తేరమ్మ అనన్య రూపేను శ్రీనివాసు శ్రీనివాసరావు శిరీష చంద్రిక ఏసుబాబు చిట్టిబాబు ప్రభుదాసు జ్ఞానబాబు కీర్తన వైభవ్ తేజు కిరణ్ కుమార్ సూర్య చంద్ర